ఆలయాల్లో ఒకనాడు వ్యాపార ధోరణి చాలా ఉంటుండేది ఈ రోజుల్లో ఎందుకు ఎక్కువగా ఉంది అంటారు అంటే ప్రస్తుతం ఆలయాల్లో కూడా ఎదో అది కూడా ఒక బిజినెస్ రకంగా అయిపోయింది అంటే వ్యాపారం వ్యాపారం లాగానే చేసేస్తున్నారు మొత్తం ఎందుకంటే అందరికి డబ్బులు ఉన్నవాళ్ళు డబ్బులు లేనివాడు ఉన్నవాడు లేనవాడు అనే విభేదం ఎక్కువ అవడం వల్ల కొ చాలా మంది ఆలయాల్లోకి వెళ్ళి ప్రశాంతతను కోరుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు అని విభేదాలు రావడం వల్ల ఇలాంటి పాలు ఇలాంటి ఈ వ్యాపారణ ధోరణికి పాల్పడడం జరుగుతుంది చాలా ఆలయాలల్లో పెద్ద పెద్ద ఆలయాలల్లో దర్శించుకోవడానికి దేవుడిని అందరూ భక్తియుక్తంగా వెళితే చాలా మందికి అక్కడ వ్యాపారణ ధోరణి జరగడం చాలా వరకు జరుగుతుంది ఎక్కువగా ఉంది ఎందుకంటే చాలా మంది జనాలు డబ్బులు సంపాదిస్తున్నారు ఎలా అయి ఈ బిజీ లైఫ్ స్టైల్లో బిజీ వి లైఫ్ స్టైల్ విధానంలో చాలా మంది టైమ్ని తక్కువగా ఉంచుకోవడం కోసం తొందర తొందర ఆ దేవుడిని దర్శించుకోవడానికి కోసం చాలా మంది డబ్బులు కట్టి టికెట్లు తీసుకుంటున్నారు దీనివల్ల చాలా మందికి లాస్ జరగడం జరుగుతుంది ఎలా అంటే డబ్బులు ఉన్నవాడు ఉంటాడు డబ్బులు లేనివాడు ఉంటాడు డబ్బుల విషయం టికెట్లు కొనుక్కునే విషయంలో కూడా డబ్బులు తీసుకొని టికెట్లు ఇచ్చి దేవుని దగ్గరకి స్వయంగా పంపిస్తున్నారు అదే డబ్బు లేనివాడికి కష్టమవుతుంది అలాగే దర్శనం టికెట్లు కూడా రకరకాలుగా పెంచుతున్నారు స్పెషల్ దర్శనం అని డైరెక్ట్ దర్శనం అని ఇది అని అదని చెబుతున్నారు ఇలాంటి విషయంలో కూడా వ్యాపారణ ధోరణి విపరీతంగా జరుగుతుంది ధరల పెంపు చూసుకుంటే ఆలయాల్లో ఒకప్పుడు ఐదు రూపాయల పది రూపాయల టెంకాయ ఇప్పుడు ఇరవై రూపాయలు అగరబస్తీలు ఒకప్పుడు పది రూపాయలు పదిహేను రూపాయలు ఉండే ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు రూపాయలని చెప్పేసి ఏదో ఆఫర్ ఇది అది అని చెప్పేసి ఆలయాల్లో కూడా ఇలాంటి వ్యాపారణ ధోరణి చాలా ఉంది వి మరొక వైపు విఐపీలు విఐపీలకు ప్రాధాన్యత ఇవ్వడం మాత్రం చాలా జరుగుతుంది అది ఎలా అంటే డబ్బులు ఉన్నవాడు పదివేలు ఇరవై వేలు పెట్టుకొని డైరెక్ట్ విఐపీ దర్శనం అంటూ వెళుతున్నాడు ఇలాంటివి చేయడం వల్ల చాలా వరకు ఆధ్యాత్మికత లోపించడం జరుగుతుంది ఇలాంటివి చేయడం వల్ల చాలా మంది స్పిరిచువల్ భక్తియుక్తంగా ఉన్నవాడికి డబ్బు ఉన్నవాడికి డబ్బు ఉన్నవాడికి భక్తి ఉందో లేదో తెలియదు కానీ వాడు డబ్బు ఉంది కాబట్టి తొందరగా దేవుడిని చూడగలుగుతున్నాడు డబ్బు లేని వాడు భక్తిగల వాడు దేవుడిని డబ్బులు ఉంటే మాత్రమే చూడగలుగుతున్నాడు తొందరగా లేకపోతే వాడికి దర్శనం టికెట్లు ఇబ్బంది ప్రక్కన ధరల పెంపు అంటే రూమ్స్ మనకు అక్కడ గదులు ఉండడానికి ఉన్న గదులు కూడా ధరల పెంపు చేస్తున్నారు అది మొత్తం బిజినెస్ వ్యాపారణ ధోరణి అయిపోతుంది మొత్తం వ్యా ఆలయాల్లో కూడా డబ్బులు మొత్తం సంపాదించుకోవడం జరుగుతుంది దేవుడు దేవుని వైపు చూడడం తక్కువంటే మనుషుల వైపు చూసి డబ్బులు సంపాదించుకోవడమే ఎక్కువైపోతుంది అలాగే విఐపీలకు ప్రాధాన్యత ఇవ్వడం అంటే డబ్బులు ఎక్కువ కట్టి వాళ్ళు డైరెక్ట్ దర్శనం వెళ్ళేసరికి మిగతా తక్కువ కట్టిన తక్కువ డబ్బులు కట్టిన జనాలు అంతా లైన్లల్లో ఆ క్యూలైన్లల్లో చాలా వరకు వేచి ఉంచడం జరుగుతుంది వృద్ధులకు వికలాంగులకు చాలా కష్టంగా ఉంటుంది ఇలాంటివి చేయడం వల్ల చాలా వరకు దారుణమైన పరిస్థితులు ఎదురించగా ఎదు ఎదురుగా ఉంటాయి ఇలాంటి సమయంలో ఆలయాల్లో కూడా ఇలా ఇలాంటి వ్యాపారణ ధోరణి వల్ల చాలా కష్టంగా ఉంటుంది దీనిపై చాలా వ్యక్తిగతంగా ఎదురుకుంటాము ఇలాంటి సమయంలో దర్శనానికి వెళ్ళినప్పుడు మేము ఒకసారి తిరుపతిలో దర్శనానికి వెళ్ళినప్పుడు చాలా టైమ్ క్యూలల్లో నిలబడాలి అదే డబ్బులు ఉన్నవాడికి విఐపీ దర్శనం అని స్పెషల్ దర్శనం అని పంపిస్తున్నారు కానీ అది ఈ ఇట్లాంటివి చేయడం తప్పు నిషేధించాలి ఫస్ట్ వ్యాపారణ ధోరణి అనేది నిషేధించాలి ఆలయాల్లో ఒక పార్టనర్షిప్ ఇద్దరి పార్టనర్షిప్ అని చెప్పేసి ఉంచకూడదు